మయూరి రెస్టారెంటా అండి ఓకే అండి నేను వై జంక్షన్ దగ్గర మా ఇల్లు అండి అవును సార్ వై జంక్షన్ దగ్గర కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్కి వస్తే ఆ మూడో బిల్డింగ్ అండి అవును అండి రాణిగారి హోటల్ పక్కనే అండి ఓకే అండి నేను ఒక చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేద్దాం అనుకుంటాను అండి అలాగే ఒక థమ్స్ అప్ బాటిల్ అవును అండి అలాగే చికెన్ ఫ్రై కర్రీ అండి అవును అండి అవును సార్ నాకు నేను రావడానికి అవ్వదు అండి ఎందుకంటే నేను వర్క్ ఫ్రం హోం చేయటం వల్ల ఉద్యోగం చేస్తున్నాను సాఫ్ట్వేర్ అవునండి వర్క్ ఫ్రం హోం చేస్తున్నాను అండి మీరే డెలివరీ పంపించాలి అండి అవును అండి అమౌంట్ నేను ఫోన్పే చేస్తాను అండి అవును అండి ఫోన్పే చేస్తాను అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి